నేను ఇంటర్నెట్లో హిందీ భాషలో వార్తలు చదువాలనుకుంటున్నాను ఎందుకంటే హిందీ మన రాష్ట్ర భాష మన భారతదేశంలో దాదాపు అరవై శాతం హిందీ మాట్లాడే ప్రజలే ఎక్కువగా ఉన్నారు హిందీ భాషా శైలి చాలా సరళంగా ప్రతి ఒక్కరూ మాట్లాడే విధంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఉంటుంది హిందీ భాష నేర్చుకోవడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి మనం బయట రాష్ట్రానికి వెళ్ళినట్టయితే అక్కడి భాష మనకు రాని యెడల మనం హిందీలో మాట్లాడడం వల్ల మనకు కొంత మంచి జరుగుతుంది హిందీలో మాట్లాడడం వలన మన రాష్ట్ర భాషని మనం చాటి చెప్పిన వారం అవుతాము హిందీ భాష నాకు చాలా ఇష్టం నేను హిందీ భాషని ఇంటర్నెట్లోనూ ఇంకా వార్తాపత్రికలోనూ చదువుతూ ఉంటాను హిందీ భాషను ప్రతి ఒక్క భారతీయ పౌరుడు నేర్చుకోవడం అనివార్యము ఎందుకంటే హిందీ భాష మన రాష్ట్ర భాష అని అందరూ తెలుసుకోవాలి